పాత్రలను తోమే ప్రక్రియ కొద్దిగా క్లిష్టమైన ప్రక్రియ ఆ పనిచేయడానికి కొద్దిగా సమయస్పూర్తి మరియు కొద్దిగా మన ఓపికను దానిపై చూపాలి అయితే జిడ్డుగా ఉండే పాత్రలను శుభ్రం చేయడానికి పీతాంబరి లేక మట్టిని ఉపయోగిస్తారు ఎందుకంటే ఈ నూనెతో కూరుకుపోయిన పాత్రలు జిడ్డు జిడ్డుగా ఉండి ఒక పొర దానిపై ఏర్పడుతుంది ఆ పాత్రలు మామూలుగా నీళ్ళతో లేదా పాత్రలు కడిగే సబ్బుతో పోవు అలా పోనందుకు మన పెద్దలు ఎప్పటి నుండో చాలా ఏళ్ళ క్రితం నుండి మట్టిని అంటే భూమిపై దొరికే మట్టిని తీసుకొని ఆ పాత్రలపై రుద్దడం దానివల్ల దానిపై వున్న జిడ్డు అనేది పోయి ఆ పాత్రలు యదావిధిగా అలాగే ఉంటాయి అయితే ఈ పాత్రలు తోమె ఈ ప్రక్రియ కొద్దిగా కష్టమైనది అందరికీ రాదు ఎక్కువ నీరుని వేస్ట్ చేయి ఎక్కువ నీళ్ళని వృథా చేయకుండా ఎక్కువ సబ్బును వృథా చేయకుండా పాత్రలు తోమాల్సి వస్తుంది అయితే పాత్రలను తోమడంలో చాలా రకాలు ఉంటాయి ఎలా అయితే పాత్రలని చాలా మంది బొగ్గుతో తోముతారు లేకపోతే బూడిదతో తో తోముతారు ఇంకా కొందరు పాత్రలను తోమే మిషిన్లో వేసి పాత్రలు తోమేస్తారు అలా పాత్రలు తోమడాన్ని ప్రక్రియ చాలా విధంగా రకరకాలుగా ఉంటుంది పాత్రలను తోమడం వల్ల పాత్రలు శుభ్రం అవుతాయి శుభ్రం అవడంలో మనం అందులో చక్కగా వండుకొని తినడం జరుగుతుంది పాత్రలని తోమకుండా అందులోనే వండి వండి వండి వండి చాలాసేపటికి అందులో పేరక పొయ్యి సూక్ష్మజీవులు అనేవి ఏర్పడతాయి ఆ ఏర్పటు ఆ వాటి ఏర్పడటం వల్ల మనకి అనారోగ్యం పాలవుతాము పాత్రలని తోమడం చాలా ముఖ్యం జిడ్డుగా వుండే పాత్రలు జిడ్డుగా వుండే పాత్రలను తోమడానికి చాలా సమయం పడుతుంది అందుకనే పెద్దలు పీతాంబరి మట్టి మసి బొగ్గు బొగ్గుతో కో వచ్చిన పొడిని వాడుతూ జిడ్డుగా వుండే పాత్రలను తోమడానికి సహాయం చేస్తుంది అందుకు పాత్రలను తోమడంతో పాత్రలు శుభ్రం అవుతాయి మామూలుగా పాత్రలో చాలా రకాలు వంటివి అన్నం వండే పాత్రలు కూరలు వండుకుంటాయి పాత్రలు పాలు పొంగించుకొనే పాత్రలు వీటన్నింటినీ తోమడానికి రకరకాల విధానాలు ఉంటాయి ఎలా అయితే అన్నం తోమే పాత్రలనికి తోమడానికి మట్టి ఇంకా బూడిద అవసరం అలా కూరలు వండే పాత్రల్ని తోమడానికి కూడా మట్టి ఇంకా మసి అవసరం ఎదా అయితే నీళ్లు పొంగిచ్చుకోడానికి పాత్రలు తోమడానికి ఎటువంటి దాని సహాయం అవసరం లేదు మామూలుగా నీళ్ళతో చేయితో తుడిచేస్తే అయిపోతాయి కానీ జిడ్డు పాత్రలను తోమడానికి మాత్రమే మసి కావాలి లేకపోతే మట్టి కావాలి లేకపోతే బొగ్గు కావాలి లేదా పీతంబరి కావాలి ఎందుకంటే ఇందులో చిన్న చిన్న రాళ్ళ వంటి ఒక పదార్థాల వల్ల ఆ జిడ్డుతనాన్నీ పోతుంది అన్నమాట అందుకే పీతాంబరి మట్టి వాటిని జిడ్డు పాత్రలు శుభ్రం చేయడానికి వాడతారు